నమస్కారమండి అవును అది మదీనా మీట్ షాపేనండి అంటే నాకు అహ రెండూ కావాలండి కాకపోతే బల్క్లో కావాలి అంటే మాకు ఆ ఆ అదే చెప్దామనుకున్నాను మాకు ఫంక్షన్ ఉందండి నెక్స్ట్ మంతు ఎన్నో తారీకంటే ఇరవ పదిహేనో తారీకండి పదిహేనో తారీకు

అంటే మాకు మీ మట్టను చికెను కావాలండి అంటే మాకు ఎంత తీసుకోవాలో తెలియట్లేదు అంటే నేను జనాలు చెప్తాను దాన్ని బట్టి చెప్తారా మాకెంత అవసరమవుతుందో ఒక రెండొందల యాభైమందొస్తారండి రెండొందల యాభై అది మెచ్యూర్ ఫంక్షనండి అవునులేండి ఆ సరే నా అంటే వెజ్ అంటే మొత్తం ఐదొందల మందండి వెజ్జోళ్ళని వందమందిని తీసేయ్యండి అంటే మేము మాది ఫంక్షన్ వచ్చేసరికి శనివారం వచ్చిందండి శనివారమంటే మీకు తెలిసిందే కదా కొంతమంది తినరు అందుమూలాన ఒక వందమందిని తీసేస్తే ఒక నాలుగొందల నాలుగొందలమంది వేసుకుంటే నాలుగొందలమందికి కావాలి ఆహా మటన్ కావాలండి

మటను రెండు వెరైటీలు పెడదామనుకుంటున్నానండి రెండు రకాల కర్రీలు

సరే అండి మటను మటనెంతన్నారు అరవై అన్నారు

ఆరొందల యాభై చేసుకోవచ్చు కదండి కేజీ అంటే బల్క్లో తీసుకుంటున్నాం కదండి

మూడు వేలు తగ్గి సర్లెండి మరి చికెనెలా పడుతుందండి కేజీ రెండూ నలభై అండి ఆహా నూటేనభై చేసుకోండి పోనీ స్కిన్తోనే కదండీ స్కిన్ లెస్ కాదు కదా

మొత్తం అదే చికెన్ వచ్చేసరికి మొత్తమంతన్నారు అరవై అన్నారు మటనేమో ముప్పై అన్నారు అవునండి సరే అండి చికెను ఎనభై కేజీలు మటను ముప్పై కేజీలండి మరి ఇప్పుడేమన్నా అడ్వాన్స్ ఇవ్వమంటారండి అదే మోసుకెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ వస్తామండి ఒక మూడింటికి ఆ టైంలో వస్తాం అదే దగ్గరుండి కొట్టించుకుందామని సరే అండి సరే అండి ఉంటాను